మా ఇంట్లో మా ఇంట్లో ఉపయోగించే ఎలక్ట్రానిక్స్ టీవీ కంప్యూటర్ మైక్రోవేవ్ ఇండక్షన్ అలాంటివి మంచిగా ఇతర ఇతర వస్తువులు కానీ మేము ఉపయోగిస్తాం నేను ఎక్కువగా ఉపయోగించేదైతే ఎందుకంటే టీవీ అనేది నాకు ఒక ఒక నాకు మంచిగా ఇంపార్టెంట్ లాగా అనిపిస్తుంది ఎందుకంటే టీవీలోనైనా మంచిగా ప్రోగ్రామ్స్ అయితే చాలా చూస్తా అలాగే క్రికెట్ నేను క్రికెట్ అనేది చాలా ఇష్టం నాకు క్రికెట్టు చాలా ఎక్కువ చూస్తా నేను క్రికెట్ నేను ట్వంటీ ఫోర్ అవర్సు చూసేది టీవీ ఆన్ చేస్తే నేను ఫస్ట్ అఫ్ ఆల్ నేను క్రికెట్ చూస్తా ఇతర నేను ఈ ప్రోగ్రామ్సు న్యూసు ఇలాంటివేమీ చూడా ఎందుకంటే నాకు క్రికెట్ అంటే చాలా పిచ్చి ఫస్టు నేను ఆడుకుందామనుకున్నా క్రికెట్ నేను కానీ ఇంట్రెస్ట్ లేకుండే ఇప్పుడు నాకు జరా గ్రో అవుతున్నా కాబట్టి నాకు ఇంట్రెస్ట్ వచ్చింది అలాగే నేను ఉపయోగించేనైనా మైక్రో మైక్రోవేవ్ మాకు మేము ఇంట్లో ఉపయోగించే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము హీటర్ హీటర్ అనేది మేము చాలా ఉపయోగిస్తాం ఎందుకంటే మాకు చలికాలంలో చాలా చాలా అవసరమొస్తుంది ఎందుకంటే మేము పొద్దు పొద్దుగాలే లేవలేక మేము చన్నీళ్ళు చేయలేక మేము హీటర్ పెట్టుకోని జర గోరువెచ్చగా హాట్ వాటర్ మేము యూజ్ చేసి వాడుకుంటాము అలాగే మొఖం కడుక్కోవడానికైనా సాయంత్రం పడుకోవడానికైనా పడుకోకముందు సాయంత్రం మేము హాట్ వాటర్ పెట్టుకోని హీటర్ హీటర్ పెట్టుకోని స్నానం చేస్తాము అలాగే టీవీ మేము టీవీ టీవీలో నేను ఎక్కువ చూసేది క్రికెట్ క్రికెట్ తరువాత నేను క్రికెట్ తర్వాత నేను సెకండ్ ప్రిఫర్ చేసేది కార్టూన్ కార్టూన్లో నాకు ఎక్కువ ఇష్టం డిస్నీ హాట్స్టార్ డిస్నీ హాట్స్టార్లో నేను చూసేది ఎక్కువ డోరేమాన్ పోకేమాన్ పోకేమాన్ అంటే నాకు చాలా ఇష్టం ముందు ముందు నాకు చాలా ఇష్టముంటుండే కానీ ఇప్పుడు నేను క్రికెట్ ఇష్టం కాబట్టి నాకు అంత నచ్చట్లేదు అందుకే నేను ఎక్కువ చూడను ఎప్పుడూ నాకు క్రికెట్ మీదనే ఎక్కువ ధ్యాస ఎందుకంటే క్రికెట్లో ఉన్నంత నాకు ఇంట్రెస్ట్ దేని మీద లేదు మాకు మేమెక్కువ వాషింగ్ మెషిన్ యూజ్ చేస్తాము మా అమ్మ నాకు మా అమ్మ మాకు బట్టలు పిండలేక మేము వాషింగ్ మెషిన్ తెచ్చాము అలాగే మంచిగా యూజ్ చేస్తుంది రోజూ యూజ్ చేస్తూ చేస్తూ ఒకటే రోజు ఏమైంది అది ఖరాబయిపోయింది మేము ఖరాబయిపోతే కొత్త హీటర్తో కొత్త వాషింగ్ మెషిన్ తెచ్చుకున్నాం ఇప్పుడు మాకు ఈజీగా చాలా ఈజీగా బట్టలు పిండలేక బట్టలు పిండుతాం అంతే మేము చాలా మేము చాలా చిన్నప్పుడు చిన్నప్పుడు మేము చాలా టీవీ చూస్తుండే అప్పుడు నాకు క్రికెట్ మీద అంత ఇంట్రెస్ట్ లేదు అందుకే మేము ఎక్కువ కార్టూన్ చూస్తుండే నాకు అప్పుడు చిన్నప్పుడైతే నాకు చాలా డోరోమాన్ ఇష్టముంటుండే డోరేమాన్లో నాకు నోబితా క్యారెక్టర్ చాలా ఇష్టం ఎందుకంటే తను చాలా ఇన్నోసెంట్గా ఉంటాడు సిజుకా ఉంటుంది సిజుకా కూడా బాగుంటుంది సిజుకా సిజుకా నోబితా వీడియో గేమ్స్ అలాగే మేము టీవీలో టీవీలో జాయ్ స్టిక్స్ పెట్టుకోని మేము గేమ్ ఆడుతుందే ఫస్ట్ అఫ్ ఆల్ మేము చిన్నప్పుడు నేను జర గ్రో గ్రో అయ్యాక ఇప్పుడు మాకు అంత ఇప్పుడు చెప్పాను కదా నేను క్రికెట్ అంటే చాలా ఇష్టమని అలాగే మేము ఇంట్లో వాడుకునే వస్తువులు రిఫ్రిజిరేటర్ రిఫ్రిజిరేటర్ మాకు చాలా అవసరం ఎందుకంటే మా మేము వాటర్ బాటిల్స్ పెట్టుకోవడానికైనా వెజిటేబుల్స్ పెట్టుకోవడానికైనా ఫ్రూట్స్ పెట్టుకోవడానికైనా ఇతర వస్తువులేమయిన గానీ ఇప్పుడే ఇప్పుడేమన్న మిల్క్ పెట్టుకోవాలన్నా గిట్టా ఇప్పుడు దాన్ని హాట్ చేసి ఇప్పుడు మేం పెట్టుకోవలంటే ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటాం ఎందుకంటే జర కూలన్నా అవుతాయని పెట్టుకో ఖరాబ్ కాకుండా అలాగే కూల్ డ్రింక్స్ కూడా పెట్టుకుంటాం నేను టీవీ టీవీ చూసేటప్పుడు నేను ఫస్ట్ అఫ్ ఆల్ మాకొచ్చేటి మాకొచ్చే ఛానెల్ కార్టూన్ నెట్వర్క్ కార్టూన్ నెట్వర్క్లో టామ్ అండ్ జెర్రీ టామ్ అండ్ జెర్రీ నాకు జెర్రీ అంటే చాలా ఇష్టం ఎందుకంటే జెర్రీ చాలా ఆడుకుంటాం టామ్ని టామ్ టామ్ చా చాలా ఇన్నోసెంట్గా ఉంటాడు బిహేవ్ చేస్తాడు అలాగే మాకు ఇంట్లో వస్తువులు చాలా అవసరం పడుతాయ్ ఇంట్లో వస్తువులు అవసరం ఎందుకు పడుతున్నయంటే మన యూజ్ కోసము మన యూజ్ కోసమే ఎలెక్ట్రిక్ ఎలెక్ట్రిక్ లైట్ కూడా చాలా అవసరమే ఎందుకంటే మాకు పడు చూడడానికి చూడడానికి పడుకోక పడుకోడానికి పడుకోడానికి పడుకోకముందే ఆఫ్ చేస్తాము మేము లైటు మేము ఎక్కువ టీవీ చూసేటప్పుడు మేము సాంగ్సు కూడా ఎక్కువ పెడతాము ఎందుకంటే సాంగ్సు మేము చాలా ఇన్ చాలా బాగుండె వినడానికి కూడా సూపర్బ్గా ఉంటుంది అలాగే అలాగే సౌండ్ సౌండ్ మేము సౌండ్ సౌండ్ టీవీ సౌండ్ ఎక్కువ పెడితే పక్కన పక్కన వాళ్ళొచ్చి తిడతారు ఇంత సౌండ్ ఎందుకు పెడుతున్నారని అలాగే మాకు టీవీ అనేది ఒక అది కూడా ఒక లైఫ్లాగా అయిపోయింది హోమ్ దియేటర్ కూడా చాలా ఎక్కువ పెడతం ఎందుకంటే హోమ్ దియేటర్లో మంచి సాంగ్స్ వింటాం మంచిగా బేస్ దానికి మంచి మూడొస్తుంది ప్లస్ మన ఉన్న మనలో ఉన్న రియల్ బాడీ అప్పుడు బయట పడుతుంది అప్పుడు మనకు డ్యాన్స్ చేయనీకి మంచిగా ఇంట్రెస్ట్ వస్తుంది అలాగే మనకి మనకి ఉన్న నీలో ఉన్న మంచిగా మంచిగా ఎక్స్ మంచిగా అర్ధమవుతుంది అలాగే నేను టీవీలో మంచి మంచి మూవీస్ చూస్తాను డౌన్లోడ్ చేసుకోని అప్పుడు సాఫ్ట్వేర్ మంచి మంచి సాఫ్ట్వేర్ ఉంటుండే కాబట్టి మంచి మూవీస్ డౌన్లోడ్ చేస్తుండే నేను మంచిగా ఎక్స్పీరియన్స్ చేస్తుండే మంచిగా ఇప్పుడు ఇతర ఇప్పుడు బయట సమాజంలో ఏం జరుగుతుందా అని మంచిగా చూస్తుండే నేను అలాగే నాకు చాలా ఇష్టం టీవీ అంటే కూడా హీటర్లో నేను హీటర్లో కూడా మా ఇంట్లో మేము ఉపయోగించే ఎలక్ట్రానిక్స్ వస్తువులు ఇవే మాకు టీవీ ఏసీ ఏసీ కూడా మాకు చాలా ఇంపార్టెంట్